ఈ మత విశ్వాసాలనేవి మన సాంప్రదాలయా సాంప్రదాలయా సాంప్రదాయాలన్నీ మన ఋషులు మనా నేర్పిన ఆస్తులు ఇవి మనకి మొదట సింధూ నాగరికత నుంచి సాంప్రదాయాలు వస్తూ ఉన్నాయి ఈ రోజు ఆ సాంప్రదాయాలను కంటిన్యూషన్గా ఆ కోవ నుంచి మన ఋషులు సరే మన ఋషుల దగ్గర నుంచి మన పెద్దల దగ్గర నుంచి మన సాంప్రదాయాల గురించి మన పిల్లలకు చెబుతూ ఉన్నారు అలానే మేము మా పెద్దవాళ్ళ దగ్గర్నుంచి నేర్చుకుంట్నాము అలానే ఒక్కొక్క పండగను గురించి మన సాంప్రదాయాలు ఆచారాలు మన పిల్లలకి ఎలా తెలియచేస్తున్నాం ఎలా బోధిస్తున్నామనేది ఈరోజు విషయము ముందుగా సంక్రాంతి పండగ సంక్రాంతి పండగనగా మనకీ సంవత్సరం మొదట్లో జనవరిలో జనవరి నెలలో జనవరి జనవరి నెలలో వచ్చే ఈ సంక్రాంతి దీనికి ముఖ్యోద్దేశం ఏందంటే మనకి గత సంవత్సరంలో మన సైన్స్ పరంగా కానీ ఆచార పరంగా కానీ మనము ఏదైతే గత సంవత్సరం మొత్తం మనం ఏదైతే ఒంటికి ఆహారం తీసుకున్నామో ఇవన్నీ విసర్జీకనంగా జరగటం కోసం ఈ సంక్రాంతి పండగ ఏర్పాటు చేశారు ఇవి మూడు రోజులు ఏర్పాటు చేస్తారు భోగి సంక్రాంతి కనుమ ఇవన్నీ మేము మా పిల్లలకి మేము సాంప్రదాయం ప్రకారం చేయటం వల్ల ఆ సంక్రాంతి అప్పుడు అరిసెలు చక్రాలు ఇవన్నీ తినటం వల్ల ఇవన్నీ కొత్త పదార్థాలతో కొత్త బియ్యంతో చేయటం వల్ల మనకి ఆరోగ్యకరంగా ఉండి లోపల ఉన్న ఏదన్నా మలినాలున్నా కూడా మన బయటకి రావడం జరుగుతుంటది ఇక్కడ ముఖ్యోద్దేశం హెల్త్ పరంగా కానీ సాంప్రదాయం ప్రకారంగా ఈ పిల్లలకి మేము బోధిస్తూ ఉంటాము ఇది సంక్రాంతి పండగ యొక్క ముఖ్యోద్దేశము అలాగనే మనకి ఉగాది పండగ ఉగాది పండగ ఉగాది పండుగకి షడ్రుచులు అనేది మనం ఉపయోగిస్తాం ఈ షడ్రుచులు ఆ షడ్రుచులు కలిగిన పదార్థాలని మనం తినడం వల్ల మన శరీరంలో అన్ని విటమిన్సు మనకి అందిస్తాయని మన సాంప్రదాయాల ప్రకారం మన ఋషులు ఆచారం ప్రకారం మనకు తెలియజేశారు అలానే మా పిల్లలకి మేం ఇలా ఈ రోజు బోధిస్తున్నాం అలానే ఫస్టు పండగ ఫస్ట్ ఫస్ట్ తొలి ఏకాదశి ఫస్ట్ మనకి తెలుగు సాంప్రదాయం ప్రకారం మనకి తొలి ఏకాదశి తొలి ఏకాదశంటే మనకి పండగలు బిగిన్ అవుతాయనమాట ఈ పండగలు మన పిల్లలకి ఈరోజు ఉన్న పిల్లలకి మన సాంప్రదాయాలు మన ఆచారాల గురించి చాలా తక్కువగా తెలుసు ఇవి మేము ఈరోజు మా పిల్లలకి మేము నేర్పిస్తున్నాము తొలి ఏకాదశి రోజు మనకి పేలాల పండగని చేస్తారు ఈ పేలాలు తింటం వల్ల శరీరానికి తీసుకోటం వల్ల ఆరోగ్యకరంగా ఉంటుంది తర్వాత శ్రావణ మాసం శ్రావణ మాసంలో మనము నాలుగు వారాలు లక్ష్మీ వ్రతం నేర్చుకుంటాము ఈ లక్ష్మీ వ్రతం ఎలా చేసుకోవాలి ఎలా చేయాలి ఆచారాలు సాంప్రదాయాలు మనం ఈ లక్ష్మీ వ్రతం శా ప్రతీ శ్రావణ మాసంలో రెండో వారం చేస్తాము ఈ రెండో వారం చేసేడప్పుడు దీనికి నియమాలు పద్ధతిగా పొద్దున్నే లేసి తలంటు స్నానం చేసి మనము మామిడి ఆకులు కట్టి లక్ష్మీ లక్ష్మీదేవికి అష్టోత్తరాలు చేసి ఇవి అన్నీ అక్కడ దానికనుగుణంగా మేము ఆ రోజు లక్ష్మీ వ్రతానికి సంబంధించిన తినుబండారాలు పొంగళి వడపప్పు టెంకాయ ఇయన్నీ సమర్పించటం వల్ల ఇవి తినటం వల్ల ఆరోగ్యకరంగా ఉండి పిల్లలు బాగుంటారని మా సాంప్రదాయాలు మేం వాళ్ళకి తెలియపరుస్తాము అలానే దసరా దసరా దసరా ఈ దసరా ఉత్సవాలు ఏదైతే ఉన్నాయో ఇవి అమ్మవారి పేరుతో పది రోజులు ఉత్సవాలు జరుపుతాం ఈ పది రోజులు ఉత్సవాలు అమ్మవారికి ఏదైతే నివేదిస్తున్నామో ఒక్కొక్క రోజు ఒక్కొక్క పదార్థం ప్రకారం నివేదించటం వల్ల మన శరీరంలో ఉన్న ఆరోగ్యకరమైన నియమాలు పాటించడం జరుగుతుంది దానివల్ల ప్రతీ ఒక్క శరీరంలో ఈ పది రోజులు తీసుకున్న ఈ పదార్థాల్లో విటమిన్స్ అనేవి పిల్లలకి రావడం జరుగుతుంది దానికి అనుగుణంగా మన ఋషులు శాస్త్రవేత్తలు ఈ అమ్మవారి సాంప్రదాయం ప్రకారం ఈ దసరా ఉత్సవాలు జరుపుకుంటున్నాము అలానే దీపావళి దీపావళి రోజు దీపా దీపావళి దీపావళి రోజు మనకి కాలమొచ్చేసి చలికాలము వీటికి అనుగుణంగా దీపావళి పండగ మనం చేసుకుంటుంటాము ప్లస్ దానికి తోడు ఆ దీపావళి మా పండగ యొక్క ముఖ్యోద్దేశం ఏందంటే ఒక రాక్షసుని మీద విజయం సే చేకూర్చినట్టు ఆ సందర్భంలో మనం పిల్ల సాంప్రదాయం ప్రకారం ఆ మందులు కాల్చటం ప్లస్ దానికి తోడు అప్పుడున్న కాలానుగుణంగా నువ్వుల నూనె మనం ఉపయోగిస్తాం అప్పుడు మన మన పరిసర ప్రాంతాలంతా ఆ నువ్వుల నూనెతో వేడి చెందటం స సమన్మయం అవ్వటం జరుగుతుంది దానికోసం మనం ఈ పనిని ముఖ్యంగా అదియును కాకుండా కార్తీక మాసము కార్తీక మాసంలో అనేక రకాలగా మన కార్తీక మాసంలో ముప్పై రోజులు మనము దీపారాజన చేస్తాము అది ఒక సాంప్రదాయంగా మన శివాలయాల్లో అన్ని గుళ్ళల్లో కూడా మనం ఏర్పాటు చేస్తాము దీనివలన ఏంటంటే ఈ కార్తీక మాసంలో ఈ నువ్వుల నూనెతో మనము ఈ దీపారాజన చేయటంతో వాతావరణంలో వేడి కలుగుతుంది ప్లస్ నువ్వుల నూనె యొక్క

ఆ వాసన ఆ నువ్వుల నూనె యొక్క కాలిన పదార్థం యొక్క వాసన చూడటం వల్ల ఆరోగ్యానికి ఎంతో మా మంచిది దీని వలన ఇలా మా పిల్లలకి ప్రతీ ఒక్కటీ ప్రతీ ఒక్క పండగను గురించి ప్రతీ ఒక్క దాని గురించి ఈ సాంప్రదాయాలు సాంప్రదాయాలు వీట్ల గురించి మేము తెలియపరుస్తూ ఇంకా తెలియని నేర్చుకుంటూ అలానే మత మత విశ్వాసాల కంటే ఆ సాంప్రదాయాలు గొప్పవి వా ఈ సాంప్రదాయాల్ని ఆచరిస్తే పిల్లలకు కూడా ఆరోగ్యం బాగుంటుంది బాగా చదువుకుంటారు బాగా ఫస్ట్ క్లాస్లో రాణిస్తారు